మా తాతయ్యా గారు నాన్న గారు కాలంలో టెక్నాలజీ అనేది సరిగా ఎక్కువగా అభివృద్ధి లేదు అయితే అప్పటి కాలంలో అంతా కూడా సమతుల్యతగా సమానంగా అందరూ కలిసి ఉండేవారు అందరూ కూడా కష్టపడి వ్యవసాయం చేస్తూ వ్యవసాయ పనులు చేస్తూ కూలి పనులు చేసుకుంటూ కాలం గడిపేవారు కానీ మా తరాల్లో కొంచెం కొంచెం క్రమేణా సాంకేతికంగా అభివృద్ధి చెందడం వలన వ్యవసాయం అనేది పరికరాలను ఉపయోగించి చేయటం చిన్నచిన్న ఉద్యోగాలు చేయటం వంటి ఎక్కువగా జరిగేవి కానీ మా తర్వాత తరం పిల్లలకి టెక్నాలజీ అనేది చాలా ఎక్కువగా అభివృద్ధి చెందటం ఎక్కువగా ఇంటర్నెట్ వాడటం ఇప్పుడు అంతా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్లుగా ఎక్కువగా ఉద్యోగాలు చేస్తూ అంతా కూడా సాంకేతికతంగా ఎక్కువగా అభివృద్ధి చెందింది దీని వలన ఉద్యోగాలకు అవకాశాలు ఎక్కువగా పెరిగే విదేశాలకు కూడా ఉద్యోగాలు చేయటం అదే విధముగా ఎక్కువగా వ్యవసాయంలో కాని సొంతంగా వ్యాపారం చేసుకోవటంలో కానీ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా ఎక్కువగా డబ్బు సంపాదించే మార్గాలను ఎక్కువగా వెతుకున్నారు అప్పుడు కష్టపడేవారు ఇప్పుడు తెలివితేటలను వాడి డబ్బు సంపాదిస్తున్నారు